సెలవులకు ఊరికి వెళ్ళి వారం తరవాత నెల్లూరికి మా ఇంటికి వచ్చాము అందరము వంట చే చేయుటకు గ్యాస్ సిలిండర్ అయిపోయింది కానీ మా దగ్గరా స్పేర్ సిలిండర్ కూడా లేదు మేము ఊరికి వెళ్ళి మూడూ వెళ్ళే మూడ్లో గ్యాసును చూసుకోలేదు గ్యాసు ఏజెన్సీ అతనికి పోన్ చేశాము మేము ఊరి నుండి వచ్చినాము మీరు చూసుకో చూసుకునేసరికి గ్యాస్ అయిపోయింది మా ఇంటి నిండా బంధువులు వచ్చున్నారు మేము వంట చే గ్యాస్ లేదు దయచేసి ఇరవై ఐదు ఒకటి నాలుగు రెండు ఎనిమిది పోలీస్ కాలనీ ఏకే నగర్ నెల్లూరు ఈ అడ్రస్కు పంపగలరు మీ గ్యాసూ నెంబరు మా గ్యాస్ నెంబరు అరవై తొమ్మిది మూడు ఏడు ఎనిమిది మూడు రెండు ఒకటి సున్నా ఇది మాకు మీరు ఎంత త్వరగా పంపిన మేము అంత త్వరగా మా సమస్య తీరుతుంది మీ ఏజెన్సీ వలన మీకు మేము మేలు జరుగుతుంది అని అనుకోకుంటాం అని అనుకుంటాము వీలయింత త్వరగా పంపగలరు